నేను మూడు నెలల క్రితం మా అబ్బాయికి ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను అది తీసుకున్న కొత్తలో ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంతో బాగా పనిచేసింది కానీ వాడగా వాడగా అది వేడి ఎక్కడం మొదలు అయ్యింది మా పిల్లవాడు దాని ఒడిలో పెట్టుకుని వాడడం వల్ల వాడి తొడల దగ్గర ఒక సమస్య వచ్చింది దాని ద్వారా అది మార్చాలి అనుకుంటు ఉంటే అది వీలు పడడం లేదు ఆ ల్యాప్టాప్ వల్ల ఎన్ని ప్రయోజనాలు అయితే జరిగాయో దాని ద్వారా మా అబ్బాయికి అంతే అప్రయోజనం కూడా జరిగింది దానివల్ల మా అబ్బాయికి ఒక ఆరోగ్యపరమైన సమస్య వచ్చింది